నాకు కుక్క పిల్లలు ఉంటే చాలా ఇష్టము ఎందుకంటే బుజ్జిగా ఉంటాయి చెప్పిన మాట వింటాయి ఇంటికి కాపలా కాస్తాయి పెట్టింది తింటాయి మనతోపాటు బయటికి వస్తాయి మనం బయటికి వెళ్ళినప్పుడు ఒంటరిగా వెళ్తే భయపడకుండా మనకి తోడుగా ఉంటాయి అంతేకాకుండా నాకు పిల్లులు అన్నా కూడా చాలా ఇష్టము ఇంట్లోనే ఉంటాయి ఒక మూలన ఉంటాయి తోడుగా సరదాగా ఉంటాయి అందుకు నాకు పెంపుడు జంతువులు అంటే చాలా ఇష్టము నా అంతేకాకుండా నాకు కుందేలు పిల్ల పెంచుకుంటే బాగుండ్ను అని అనిపిస్తుంది